స్కూల్లల్లో ఆగస్టు పదిహేనుకు మా ఫ్రెండ్స్ ఇదేమో వంద మీటర్లు రన్నింగ్ రన్నింగ్ పెట్టుకున్నాము ఎవరు ఎవరు ముందరగా వేస్తారని ఆ పోటీలో మా ఫ్రెండ్ ఒకడు ముందుగా వేశాడు అలాగే లాంగ్ జంప్ లాంగ్ జంప్ ఎవరు ఎక్కువ దూరం లాంగ్ జంప్ గెంతుతారో అని చేస్తారని మా ఫ్రెండ్ అందులో గెలిచాడు అలాగే హై జంప్ హై జంప్ కూడా ఎవరు ఎక్కువ ముందల వేస్తారో వాళ్లకు పోటీలు పెట్టుకున్నాం పెట్టుకున్న తర్వాత మా ఫ్రెండ్స్ గెలిచారు వాళ్ళు గెలిచిన తర్వాత కూడా నాకు ఎలాగ ఇది చెయ్యాలి ఎలాగ మెలకువలు తెలుసుకున్నాను అలాగే క్రికెట్ ఆడేటప్పుడు మా జూనియర్స్ తోని మా సీనియర్స్ తోని ఇలాగా క్రికెట్ పోటీలు కబడ్డీ పోటీలు వాలీబాల్ పోటీలు టెన్నిసు అలాగే హై జంప్ లాంగ్ జంప్లు షటిల్ బ్యాడ్మింటన్ టెన్నిస్ కాయిటు కోకో ఫుట్బాలు దాగుడుమూతలు ఇలాగ చాలా రకాల రకాల చెస్సు చదరంగము క్యారంబోర్డ్లు ఇలాగ రకరకాల పోటీలు పెట్టుకున్నాము పోటీలు పెట్టుకున్న తర్వాత మా ఫ్రెండ్స్ ఎక్కువసార్లు గెలిచేవాళ్ళు అలాగే టీవీలో వచ్చిన అంతర్జాతీయ క్రీడాపోటీలు మరియు నేషనల్ పోటీలు టీవీలో చూసేవాళ్ళము వెయిట్ లిఫ్టింగు చాలా గేమ్స్ వాళ్ళు చూసి మాకు కూడా వాళ్ళు చూసి మాకు కూడా పోటీలు పెట్టుకోవాలి అనిపించింది ఆ గేమ్లో మెలకువలు ఎలా ఆడాలి మా డ్రిల్ సార్ దగ్గర డ్రిల్ మేడం గారి దగ్గర మెలకువలు తెలుసుకునే వాళ్ళము అలా చాలా సంతోషంగా అనిపించింది అలాగా చెస్సు చదరంగము ఇంటి దగ్గర ఇండోర్ గేమ్స్లు క్యారమ్స్ మేము మా ఫ్రెండ్స్ ఇలాగ ఇద్దరం ముగ్గురం వేసి పోటీ పెట్టుకుని మ్యాచ్లు పెట్టుకుని ఇలాగ పాయింట్లకి ఆడేవాళ్ళము చాలా రకాలైన సంతోషకరంగా అనిపించింది అలాగే ప్రతి ఒక బొమ్మల పోటీలు ఎవరు బొమ్మలు బాగా వేస్తారని లేదంటే ఒక సెల్తో ఈ సెల్స్లో గేమ్లు ఆడేటప్పుడు ఎవరు ఎక్కువ స్కోరు చేస్తారని పాయింట్లు పెట్టుకునే వాళ్ళము అలాగే టెలివిజన్లో ఆడియో గేమ్స్ వీడియో గేమ్స్ పబ్జి ఫ్రీఫైర్ ఇలాంటి గేమ్స్ కూడా పోటీలు పెట్టుకుని ఎవరు ఎక్కువ మంది ఎవరు బాగా ఆడుతారని పోటీలు పెట్టుకునే వాళ్ళము అలాగే సైక్లింగ్ స్పీడ్ సైక్లింగ్ రేసులు బైక్ రేసులు చాలా గేమ్స్లు పోటీ పెట్టుకుని నేనే చాలా వరకు రేస్ గేమ్స్లో కూడా నేనే గెలిచాను అలాగే చెస్లోను క్యారమ్స్లోను ఏ స్విమ్మింగ్ స్విమ్మింగ్ దగ్గరగానే కొట్టించా నేనే గెలిచాను చాలా సందర్భాలలో అన్ని పోటీలలో నేనే గెలిచాను